నాకు రచనలు చదవడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం కానీ ఏంటంటే నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల నేను బ్యాచలర్ డిగ్రీకే ఎక్కువగా సమయాన్ని కేటాయించాను ఈ రచనను గురించి పంచుకోవడం మానేశాను నేను నా యొక్క త పదవ తరగతి క్లాస్లో నేను ఓ రచనలప్పుడు కూడా రాసేవాడిని ఇప్పుడు ప్ర ప్రస్తుతం గుర్తురావడంలేదు ఒక చిన్న డైలాగ్ అనేది ఒక చిన్న సన్నివేశం అనేది నాకు గుర్తుండేది అంటే నేను కొంతమంది ప్రేమగా రాసింది స్వాతి ఇదిగో పువ్వు తీసుకో నువ్వు అని చెెప్పి ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు రాసేవాడిని ఏంటంటే మా ఫ్రెండు వెంకటేశ్ అడిగేవాడు కొద్దిగా రాసివ్వురా అని అప్పుడంటే కొంచెం ఈ చదువుతూ ఉండడం వల్ల అమ్మా అమ్మాయిలు చూస్తూ రాయడం అనేది ఒక నా యొక్క ది దినచర్యలో ఒక భాగంగా ఉండేదప్పుడు కానీ ఏంటి ఎప్పుడైతే నా బ్యాచలర్ డిగ్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఆం ఆంగ్లంలో చదవాల్సొచ్చినప్పుడు ఈ తెలుగు గురించి అనేదేంటంటే నవలలు రాయడం తగ్గిచ్చేసి చాలా వరకు చదువు మీద దృష్టి పెట్టడం వలన ఈ నవలని చెయ్యలేకపోయాను